నేను సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నంకి వెల్ వెళ్ళాలని అనుకున్నాను అనుకున్నాను టికెట్స్ బుక్ చేసుకున్నాను చేసి ట్రైన్ ట్రైన్ ఎక్కాను ఎక్కి సికింద్రాబాద్లో ట్రైన్ ఎక్కాను ఎక్కి వైజాగ్లో దిగాను వైజాగ్ నుంచి మళ్ళీ బయట వైజాగ్ నుంచి మన అరకుకి ట్రైన్స్ ఉన్నాయి మన ఆ ట్రైన్ ఎక్కి అరకు అరకు ట్రైన్ ఎక్కాను అరకు ట్రైన్ ఎక్కి అరకులో దిగాను దిగి అక్కడి నుంచి ట్రావెల్స్ ఉంటాయి ట్రావెల్స్ మాట్లాడుకొని మన జర్ మన జర్నీ వ్యూ పాయింట్కి వెళ్ళాను వెళ్ళి అక్కడ నుంచి రిపోర్ట్ స్టార్ట్ చేసాను చేసాక ఈవినింగ్ అయిపోయింది ఈవినింగ్ అక్కడే నైట్ టెంట్ హౌస్ టెంట్ బుక్ చేసుకొని అక్కడ పడుకున్నాను పడుకొని పడుకోవడానికి టెంట్ బుక్ చేసుకున్నాను చేసాక ఆ టెంట్ వాళ్ళు నైట్ డిన్నర్ పెట్టారు డిన్నర్ తినేసి అట్లనే పడుకున్నాను తినేసాక డిన్నర్ తినేసాక క్యాంప్ ఫైర్ స్టార్ట్ అయింది స్టార్ట్ అయ్యాక అందరూ డ్యాన్స్ చేసి డ్యాన్స్ చేసి ఒక హాఫ్ అండ్ అవర్ డ్యాన్స్ చేసి పడుకున్నాము పొద్దున ఫైవ్ ఓ క్లాక్కి ట్రావెల్ వాళ్ళు లేపారు లేపాక వ్యూ పాయింట్కి తీసుకెళ్ళారు వెళ్ళి అక్కడి నుంచి హిల్స్ ట్రెక్కింగ్ చేసాము ట్రెక్కింగ్ పైకి ఎక్కి ఫస్ట్కి ఫస్ట్ పైకి ఎక్కాము ఎక్కి మెల్లిమెల్లిగా ఎక్కాము అక్క టూ త్రీ కిలోమీటర్స్ ట్రెక్కింగ్ చేసాము చేసి ఎక్కి పైకి ఎక్కాము మంచిగా ఎక్కి షూ వేసుకున్నాము మంచిగా ఎక్కి పైకి ఎక్కాక అక్కడ క్రొత్త ఫ్రెండ్స్ నాకు పరిచయమయ్యారు వాళ్ళతో మాట్లాడుకుంటూ ట్రెక్కింగ్ చేసాను పైకి ఎక్కి ఎక్కాక పై నుంచి క్రిందికి చూసాను కొండపై నుంచి కిందకి చూసాక నాకు చాలా భయం వేసింది ఇట్లా భయపడ్డాను చాలా భయపడ్డాను తరువాత ట్రావెల్ వాళ్ళు చెప్పారు ఏం భయపడకు అంత ఏమీ అంత భయం ఉండదు అట్లనే ఇంకా కొంచెం ఇంకా పైకి కొండపైకి ఎక్కాము ఎక్కక అక్కడ అంతా మంచిగా చుట్టుపక్కల అంతా చూసాము కొండలు చెట్లు మంచిగా పొగ మంచు అన్ని చూసాము మంచిగా అనిపించింది నాకు కానీ కొంచెం భయం వేసింది నాకు దానివల్ల చాలా నేర్చుకున్నాను దేనికి భయపడొద్దు దైర్యంగా ఉండాలి అని ట్రావెల్ వాళ్ళు చెప్పారు చెప్పాక నేను మంచిగా ధైర్యంగా ఊపిరి పీల్చుకొని ధైర్యంగా ఉన్నాను మంచిగా పైకి ఎక్కి పైకి ఎక్కినప్పుడు మంచిగానే ఉంది దిగేటప్పుడు అయితే చాలా భయం వేసింది నాకు దిగేటప్పుడు కొంచెం స్లిప్ అయి స్లిప్ అయిపోయాను కొంచెం క్రిందికి జారిపోయాను కొంచెం దెబ్బలు తాకాయి అయినా కూడా కొంచెం ట్రావెల్ వాళ్ళు చెప్ ట్రావెల్ వాళ్ళు చెప్పారు ఏం భయపడకు అంతా ఏం కాదు అంత మంచిగానే ఉంటుంది అని చెప్పారు అట్లనే దిగకుండా మెల్లిగా దిగి అక్కడ సమోసాలు తిని అంత మంచిగా అయింది తిన్నాక క్రింద దిగాక ట్రావెల్ వాళ్ళు ఏమి అంటే టిఫిన్ అవి పెట్టారు ఉప్మా ఉప్మా తిన్నాను తిన్నాక మంచిగా తినేసి అక్కడ నుంచి కొంచెం టెంట్ స్నానం చేసి అంతా అయిపోయాక ఫ్రెష్ అయ్యాము అయ్యాక అటు నుంచి ఫ్రెష్ అయ్యాక అక్కడి నుంచి అరకుకు వెళ్ళాము ఆటోలో అరకుకి వెళ్ళాక ఆడ నుంచి అరకు నుంచి ట్రైన్ ఎక్కాము ఆ ట్రైన్ ఎక్కి వైజాగ్లో దిగాను వైజాగ్లో దిగాక అక్కడ ట్రైన్ కోసం వెయిట్ చేసాను ట్రైన్ ఇంకా రాలేదు ఒక లేట్ ఉందంటే కొంచెం కూర్చొని అక్కడా టిఫిన్ అక్కడ కొంతసేపు కూర్చొని లంచ్ చేసేసాను తరువాత లంచ్ అయిపోయింది ఫైవ్ థర్టీకి గోదావరి ఎక్స్ప్రెస్ ఉంటుంది విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్కి అది ఎక్కాను ఎక్కాక లోపల కూర్చున్నాను అంత మంచిగా అనిపించింది నాకు ఆ ట్రీట్ కానీ లోపల కూడా ఆలోచించాను ఈ ట్రెక్కింగ్ ఎంత మంచిగా అనిపించింది నాకు కానీ భయం వేసింది కొంచెం భయం వేసింది కానీ ఏమైనా కాని అంతే అంత మంచిగా అనిపించినా ట్రైన్లో స్టార్ట్ అయిన ఆడ నుంచి సికింద్రాబాద్కి వచ్చేసాను సికింద్రాబాద్ వచ్చి సికింద్రాబాద్లో వచ్చి దిగి ఆడ నుంచి ఇంటికి వచ్చేసాను కానీ నాకు ఈ ట్రిప్పు చాలా నచ్చింది అని అమ్మ వాళ్ళు కూడా చెప్పాను ట్రిప్పు మంచిగా వెళ్ళాను అమ్మా మంచిగా జరిగింది ఇట్లా అయింది ఇట్లా జారిపోయిన కొంచెం దెబ్బ తగిలింది అంటే భయపడకే ఏం కాలేదని చెప్పాను కొంచెం మా అమ్మతోని అన్ని చెప్పి షేర్ చేసుకొని ఫోటోలు అన్ని చూపించాను ఫోటోలు వీడియోస్ అన్నీ చూపించాను ఆ ట్రెక్కింగ్ మంచిగా అనిపించింది నాకు ఈ ట్రెక్కింగ్ వల్ల చాలా నేర్చుకొని ఒకటి ధైర్యంగా ఉండాలని అనుకున్నాను కానీ ధైర్యంగా ఉన్నాను మంచిది మంచిగా అనిపించింది నాకు భయం భయం ఉంటుంది కానీ కొంచెం భయం అనిపించింది ఇంకోసారి కూడా వెళ్ళాలి అనుకుంటున్నాను నేను సోలోగా ట్రిప్కి వెళ్ళి చాలా నేర్చుకున్నాను నేను ఈ ట్రిప్ వల్ల నాకు చాలా నచ్చింది